నమస్కారమండి ఏం కావాలండి మీకు మీకు ఏ రకమైన కాయలు కావాలండి మా దగ్గర మామిడికాయలు ఉన్నాయండి ఇంకా ద్రాక్ష ఉన్నాయండి ఇంకా దానిమ్మకాయలు ఉన్నాయండి ఖర్భుజా ఉందండి ఇంకా బొప్పాయి పండ్లు ఉన్నాయండి మీకు ఏ రకం కావాలండి అవునా అండి తప్పకుండా ఇస్తామండి మీకు దాని ధరలు చెప్పమంటారా చెప్తానండి మామిడికాయ కిలో వచ్చి రెండు యాభై పడుతుందండి రెండు కిలోలు అడిగారు కాబట్టి ఐదు వందలు అండి ఇంకా దానిమ్మ కిలో వచ్చి వంద రూపాయలు అండి రెండు కిలోలు కా అడిగారు కాబట్టి రెండు వందలు అండి బొప్పాయి కూడా వంద రూపాయలే అండి రెండు కిలోలు వచ్చి రెండు వందలు అండి మొత్తం మీకు తొమ్మిది వందలు అవుతుందండి

అలాగ ఏమి ఉండదండి మా దగ్గర అన్ని తాజావి ఉంటాయండి అన్ని అప్పటికి అప్పుడు వచ్చినవి ఉంటాయి అండి ఇంకేమైనా కావాలా అండి మీకు ఇంకా మా దగ్గర ఉన్నాయండి ఇంకా ద్రాక్ష ఉన్నాయండి బత్తాయి ఉన్నాయి ఇంకేమి వద్దా అండి ఇచ్చెయ్యమంటారా అండి మరి మొత్తం తొమ్మిది వందలకి ఇచ్చెయ్యనా అండి సరేనండి మొత్తం నేను మీకు ఇచ్చేస్తున్నాను ధన్యవాదాలండి